బీమా ప్రాసెసింగ్ అంటే ఎల్ఐసీ నుండి ఎక్కువ కవరేజిలో ప్యాకేజ్ వస్తూనే ఉంటాయి ప్రతీ హస్పటల్లో కూడా ఇలాంటి అవకాశం అందరకీ కల్పిస్తారు ఎల్ఐసీ బీమా వాళ్ళు ఎల్ఐసీ ఉండడం వల్ల మనకు యాక్సిడెంటల్గా అయినా ఏ దేని గురించైనా ఏదన్న అయినా గూడా మనకది వర్తిస్తుంది ఇప్పుడు యాక్సిడెంటల్గా హార్ట్స్ట్రోక్లు కానీ బ్రెయిన్ సర్జరీలు కానీ అలాంటి వాటికి ఎల్ఐసీ బీమా బాగా పని చేస్తుంది దాని వల్ల కూడా ప్రజలందరికీ కూడా మాకు మంచి నాణ్యమైన వైద్య కూడా అందుతుంది అందరం కూడా చాలా సంతోషంగా దాన్ని మేము స్వీకరిస్తున్నాము దీనివల్ల మాకు అధిక లాభమే ఉంది ఎలాంటి ఎల్ఐసీ అయినా దాన్ని ప్యాక్ దాన్ని ప్యాకేజీని మేం తీసుకోవడానిక్ కూడా రెడీగానే ఉన్నాము దానివల్ల కూడా మాకు మంచి ఆరోగ్య భద్రత కార్ద్ అనేది కూడా మాకు వస్తుంది దాన్ని ప్రతి ఒక్కరము సజీవ్గానే వినియోగించు గవర్నమెంట్ తరఫున కూడా మాకు చాలా రకాలుగా ఫండ్స్ వస్తున్నాయి ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ మీద ఇలాంటి బీమా పథకాలు కూడా మాకు చేరుతున్నాయి ప్రతీ ఒక్కటి కూడా మాకు అందుతున్నాయి ఆరోగ్యశ్రీ సేవలు కూడా మాకందుతున్నాయి ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా కూడా మేం చాలా రకాలుగా చాలా కూడా వా యూజ్ చేసుకుంటూనే ఉన్నాము బీమా పథకం వల్ల కూడా ఒకవేళ డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా గవర్నమెంట్ తరఫున కూడా మాకు అందుతున్నాయి ఆరోగ్యశ్రీ కార్డు పైన కూడా మాకు ఇది ఎల్ఐసీ బీమా అనేది కూడా చాలా మంచి అవకాశంగా మేము గుర్తించుకుంటున్నాం ప్రతీ ఒక్కరం ఎల్ఐసీ బీమాను ఖచ్చితంగా కవరేజీని తీసుకుంటూ పాలసీలు కడుతూ ఇలాంటి గవర్నమెంట్ వాటికి కూడా మేం ప్రోత్సహిస్తూనే ఉంటాం ఇలాంటి అవకాశా ఇలాంటియి కూడా మాకెన్నో రకాలుగా సహాయపడాలని కూడా మేము అనుకుంటున్నాం